జొమాటో నుంచా అండి ఇప్పుడే రెండు చపాతి రెండు మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానండి అదేనండి కొంచెం అది ఏ రెస్టారెంట్లో వచ్చిందో చెప్తారా వెయిట్ చేస్తానండి చూడండి చెప్పండి సార్ కే డీ నుంచి వచ్చిందా అండి ఏం లేదండి చిన్న రిఫరు ఒకటుంది తీసుకున్న రెండు చపాతీలో నుంచి ఒక చపాతీ క్యాన్సిల్ చేయగలరా సార్ ఏం లేదండీ ఒక చపాతి క్యాన్సల్ చేస్తారని ఓహో ఇప్పుడు మీది కాదంటారు ఓకే సార్ పర్లేదు నేను నేను ఆప్లో నుంచి క్యాన్సల్ చేసుకుంటాను సార్

ఓకే ఓకే సార్ ఆ రెండు చపాతీల్లో ఒక చపాతి క్యాన్సల్ చేశాను మీరింకా చేసేసుకోండి సార్ ఓకే సార్